హలో హలో టైలర్నే అండి చెప్పండి సరే అండి

అంటే టైం పడుతుంది అండి మరీ రెండు వందల రెండు వందల మంది అంటున్నారు కదా టైం పడుతుంది అండి ఒక ఇరవై రోజులు పడుతుంది అండి ఐదు వేసి వందలు పడుతుంది అండి అయిదారు వేసి వందలు అంటే మరి మేము అందరివి కుట్టాలి కదండీ అన్ని జతలని ఒక్కదాన్నే చేసుకోవాలి కదండి మరి

అంటే స్కూల్ అనే కదా మేము ఇంకా తగ్గాము అండి బయట అయితే వెయ్యేసి రూపాయలు అలా తీసుకుంటారు అండి స్కూల్ గురించే తగ్గాము కదండి ఆయ్ అంటే టైం చూసి చెప్తాను అండి మీకు తరువాత ఏ మాట కుట్టేవాళ్ళని బట్టి ఉంటుంది కదండి మరి తొందరగా నేను అయితే అవజేసేత్తానండి కుట్టేలాగా చూస్తాను

సరే అండి పడుతుంది అండి పదిహేను రోజులు అలా ఇరవై ఇరవై రోజులు వేసుకోండి మీకు పదిహేను రోజుల్లో ఇచేస్తామని అనుకోండి మేము అవి ఇవి చూసుకోవాలి కదండి

వస్తాము అండి నేను వీలుచూసుకొని సరే అండి రేపు రమ్మంటారా సరే అండి ఐదువందలని చెప్పాను కదండి తగ్గుతుం అంటే ఏమీ ఉండదు అండి తరువాత మనం మాట్లాడుకోవచ్చు అండి గాబరం సరే అండి అలాగే అండి సరే అండి